వార్తా పత్రికలు భాషకు మాకు ఇంతకముందు తెలుగు పత్రికలు చదివే వాళ్ళం

వాటిలో బాగా సినిమాలు కానీ ఉద్యోగాలు గురించి కానీ వాతావరణం గురించి కానీ ఇది ఏ సి బాగా ఈ కార్టూన్లు కానీ పెళ్ళి సంబంధాలు కానీ అన్నీ కావాల్సినవి మనకు దొరికేవి ఇప్పుడు ఈ యుగంలో ఇప్పుడు ఈ రోజులలో టీవీలు ప్రపంచంలో ఉన్నవి అన్నీ చాలా వరకు ముందుగా కే తెలుస్తున్నాయి ఎక్కువగా అందుకని టీవీ చూడడం ఎక్కువైంది ఇప్పుడు వార్తల కన్నా పేపర్ కన్నా వార్తలలో అయితే బాగా తొందరగా గ్రహించగలుగుతున్నాము అన్నీ అది అందుకని ఎక్కువగా టీవీ చూడడం కానీ ఇవన్నీ టీవీలో అన్నీ అన్నీ కావాల్సినవి చూడగలుగుతున్నాము